హలో చెప్పండి ఎవరు చెప్పండి అవును సార్ చెప్పాలని అనుకున్నా మేమా యల్బి నగర్ అంబర్పేట్ ఇండి ఇండివిజ్వల్లాగా ఇండివిజ్వల్గా కావాలి అనుకుంటున్నాము ఒక సిక్స్టి

అవును కొత్తపేట్లో ఉందా ఎంతలో ఉంది ఎన్ని గజాలు ఉంది అవును అవును అవును అవును ఆయన అడుగుతాడు

నైంటీ ఫైవ్ చెప్తున్నారా మనకు వచ్చి సిక్స్టి వరకు అనుకుంటున్నాము అంతే మంత్కి సిక్స్టి సిక్స్టి ఫైవ్ వరకు అనుకుంటున్నాము అండి

ఓకే ఓకే అండి ఓకే